ఆంధ్రప్రదేశ్ లోని పౌరులు ఓట్లు వేయడం ప్రచారం చేయడం వంటి రాజకీయ ప్రక్రియలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది అయితే పార్లమెంటు సభ్యుడు పోలింగ్ తేదీ వివిధ నిర్మాణాలను ఆ ప్రచారం చేసేటటువంటి సమయంలో వారు వారికి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందువలన అప్పుడు వారికి ఆ రాజకీయపరంగా కొంత అను అనుభవం అనేది వస్తూ ఉంటుంది